అవును మేడం చెప్పండి మేడం అవునండి మేడం ఇంకా ఆఫర్స్ ఉన్నాయి మనకి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆఫర్స్ మస్తుగా ఉన్నాయి మేడం ఏసీలో వచ్చి ఎల్జీస్ ఉన్నాయి సాంసంగ్ ఉన్నాయి ఇలాగా చాలా విధాలుగా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక ఫ్రిడ్జ్ ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి ఆ ఆ ఉన్నాయి మేడం ఇది ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆఫర్స్లో ఉన్నాయి ఇప్పుడు ఒక టూ లాక్స్ అయిందనుకో మీకు అమౌంట్ అందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఆ ఓకే రండి మేడం ఆ ఓకే మేడం థాంక్యూ మేడం డిస్కౌంట్లోను అయితే మీకు తగ్గిస్తాం మేడం ఆ ఓకే మేడం థాంక్యూ మేడం